మా స్కూల్లో వార్షికోత్సవ దినోత్సవం సందర్బంగా పిల్లలకు ఆటల పోటీలు నిర్వహిస్తారు ఆటల పోటీలు అంటే రన్నింగ్ పరుగు పంద్యాలు లాంగ్ జంప్లు హై జంప్లు మరియు జావలిన్ త్రో మరియు ఖోఖో ఖోఖోలు కబడ్డీ పోటీలు అన్ని నిర్వహిస్తారు మరియు మరియు పాటల పోటీలు ఎస్సే రైటింగులు మరియు వ్యాస రచన పోటీలు స్పీచ్ పోటీలు అన్ని నిర్వహిస్తారు పరుగు పందెంలో మొదట వచ్చిన వారికి కప్ ఇస్తారు మరియు జావలిన్ త్రోలో మొదట వచ్చిన వారికి జామెట్రీ బాక్స్ ఇస్తారు మరియు కబడ్డీ పోటీలో మొదట వచ్చిన వారికి మొమెంటోలు ఇస్తారు పాటల పోటీలో మొదట వచ్చిన వారికి మెడల్ ఇస్తారు మరియు ఎలక్యూషన్లో మొదట వచ్చిన వారికి డిక్షనరీ ఇస్తారు మరియు ఎలక్యూషన్లో మొదట వచ్చిన వారికి బాక్స్ ఇస్తారు మరియు లాంగ్ జంప్ అండ్ హై జంప్లో వచ్చిన వారికి మెడల్స్ ఇస్తారు మరియు ఈ పోటీలు అన్ని ఈ పోటీలు అన్ని కూడా ఈ పోటీలు బాగా మంచిగా జరుపుతారు మా స్కూల్లో వచ్చి ప్రతి వార్షికోత్సవ దినోత్సవానికి ఈ పోటీలు అన్ని జరుపుతారు పిల్లలు పదుల సంఖ్యలో దీంట్లో పాల్గొంటారు మరియు చాలా మంది బహుమతులు గెలుచుకుంటారు ఈ పోటీలు జరగడం వల్ల మా స్కూల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది మరియు ఈ పోటీల వల్ల పిల్లల్లో పట్టుదలని ఇది ఒకటి పెరుగుతుంది నేను ఇందులో చాలా వాటిల్లో రన్నింగ్ పరుగు పంద్యాలలో పాల్గొన్నాను మరియు సింగింగ్ పాటల ప్రోగ్రాంలో పాల్గొన్నాను మరియు వ్యాస రచన మరియు ఎలక్యూషన్ అన్నింటిలో పాల్గొన్నాను అన్ అన్నింటిలో నాకు బహుమతులు వచ్చాయి పాటల పోటీల్లో మెడల్ ఇచ్చారు వ్యాస రచనల్లో నాకు ఒక డిక్షనరీ ఇచ్చారు మరియు కబడ్డీలో వచ్చి ఒక కప్ ఇచ్చారు